నా కూతురు అమెజాన్ లో చెత్తబుట్టలను ఆర్డర్ చేసింది వాటిని నేను ఉపయోగించాను వాటిని ఉపయోగించడం వల్ల నేనెంతో ఆనందించాను అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి వాటిని నేను మూడు సంవత్సరాలు ఉపయోగించాను ఆ మూడు సంవత్సరాలు ఆ చెత్తబుట్టలు నాకెంతో ఉపయోగపడ్డాయి కానీ మూడు సంవత్సరాలు తరువాత అవి విరిగిపోయాయి వాటిని కింద పెట్టగానే అవి పగిలిపోయాయి వాటిని నేను కొన్నప్పుడు ఎంత అయితే సంతోషించానో ఇప్పుడు అంతే బాధపడుతున్నాను కొన్ని చెత్తబుట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి కానీ ఇవి అన్ కానీ ఇవి ఎక్కువ కాలం మన్నలేదు కాబట్టి నేను ఈ చెత్తబుట్టలకు డబ్బులు పెట్టి నా డబ్బులను వృధా చేశాను అని అనుకున్నాను